మొన్న వారం గ్యాస్ పొయ్యి కొనుక్కున్నామండి అవి మంటలు కూడా బాగా వస్తున్నాయి చాలా వంట కూడా త్వరగా అవుతుంది గ్యాస్ కూడా కొంచెం సేవ్ అవుతుంది బాగానే అవుతుందండి వంట బాగుంది గ్యాస్ పొయ్యి మాత్రం చాలా బాగుంది